నా ప్రాంతం రంగారెడ్డి ప్రాంతం రంగారెడ్డి జిల్లాలోని అనేక నవలలు ఆనాటి ప్రాంతీయ చిత్రాన్ని చిత్రీకరిస్తాయి ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని సంస్కృతిని ఆచారాలను ప్రతిబింబించే నవలలు చాలా ఉన్నాయి ఉదాహరణకు మనవడు మట్టి నవలలో రంగారెడ్డిలోని గ్రామీణ జీవితాన్ని చాలా సహజంగా చిత్రీకరించారు ఈ నవలలో ఆనాటి ప్రజల జీవన విధానం వారి కష్టాలు సంతోషాలు మరియు సాంఘిక పరిస్థితులను స్పష్టంగా చిత్రీకరించారు అలాగే చెలిమి చెట్టు అనే నవలలో కూడా రంగారెడ్డి జిల్లాలోని పల్లెటూరి వాతావరణం ప్రజల మధ్య అనుబంధాలు మరియు ప్రకృతి సౌందర్యం చాలా చక్కగా వర్ణించబడ్డాయి ఈ నవల ఆనాటి రంగారెడ్డి జిల్లా యొక్క సాంఘీక సంస్కృతిక మరియు ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి వాటిలో ప్రజల మధ్య సంబంధాలు వారి ఆచారాలు వారి జీవన విధానం మరియు ప్రకృతిలో ఉన్నా అద్భుతం అనుబంధం వంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ నవలలను చదివితే ఆనాటి రంగారెడ్డి జిల్లా ఎలా ఉంటుందో మనకొక అవగాహన వస్తుంది